చెప్పండి హలో చెప్పండి మేడం మీ వాయిసు క్లారిటీగా లేదు మేడం ఓహో అదండి నేను రాధికా అండి టూరిస్ట్ గైడ్ ఐ యామ్ ఫ్రమ్ ఏలూరు జిల్లా ఓకే అంటే మీరు ఇక్కడ టూరిజం ప్లేసెస్ గురించి తెలుసుకుని వద్దామననుకుంటున్నారు అంతేనండి ప్రత్యేకంగా ఇక్కడ ఏలూరులో అయితే స్పెషల్గా టూరిజం ప్లేసెస్ అంటూ ఏమీ లేవండి కాకపోతే చాలా ఇప్పుడు బై ఆధ్యాత్మికంగా చూస్తే మాత్రం చాలా మసీదులు చర్చ్లు హిందూ దేవాలయాలైతే చాలా ఉంటాయి అది ఎవ్రీ ప్లేసెస్లో ఉన్నదే కాకపోతే మాకిక్కడ ఏలూరు జిల్లాలో దగ్గర కైకలూరనుందండి అక్కడ కొల్లేరు ప్రాంతం అనమాట అదంతా అది కూడా ఏలూరు జిల్లా క్రిందే చేశారు మొన్న అక్కడ ఆటపాక అని ఉంటుందండి అక్కడ ఎప్పుడు ఎవ్రీ ఇయరు బర్డ్స్ వలస వస్తూవుంటాయి అవి చూ అవునండి చాలా బర్డ్స్ ఉంటాయి బోటింగ్ ఉంటుంది మా ఫొటోస్ అవి తీసుకోడానిక్కూడా నేచర్ అంతా కూడా పచ్చగా ఉంటుంది అహ నైట్ కాదండి అంటే అది మనం ఆప్టర్నూన్ అక్కడికి రీచ్ అయ్యామనుకోండి ఆప్టర్నూన్ అక్కడ రీచ్ అయితే అక్కడంతా బోటింగ్ అవన్నీ చేసుకున్న తరువాత అప్పుడు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి బర్డ్స్ అన్నీ వస్తూవుంటాయి గూళ్ళుంటాయబమాట చెట్లమీద వాటర్ వాటర్మ వాటర్ ఉంటుంది వాటర్లో చెట్లుంటాయి మీద గూళ్ళు పెట్టుకుని ఉంటాయనమాట ఆ ఈవినింగ్ టైమ్కి అన్ని వచ్చి అక్కడ అన్ ద ఆ గూళ్ళదగ్గరికి వస్తాయనమాట వాటి ప్లేసెస్ చెప్పండి ఏ సీజన్ అయితే బెటర్ అంటున్నారా అక్టోబర్ టు ఫిబ్రవరి అండి అదైతే అక్టోబర్ టు ఫిబ్రవరి ఓకే అండి వెల్కమ్ మీరు ఈసారొచ్చినప్పుడు కాల్ చెయ్యండి

ఓకే అండి ఓకే అండి